కోనసీమ జిల్లాలో అందుబాటులో ఉన్న కొన్ని స్థానిక గృహ ఎంపికలు చాలా ఉన్నాయి వ్యక్తిగత విల్లాలు ఈ విల్లాలు సాధారణంగా రాఖీ ఎవెన్యూస్ సత్య భాస్కరలాంటి ధనిక ప్రాంతాల్లో కనిపిస్తాయి అవి సాధారణంగా చాలా పెద్దవి మరియు విలాసవంతమైనవి మరియు అవి భారీ ధరకే లభిస్తాయి సాంప్రదాయక ఇల్లులు ఈ ఇల్లులు కోనసీమ జిల్లాలోని అనేక గ్రామాలలో కనిపిస్తాయి అవి సాధారణంగా చిన్నవి మరియు సరసమైనవి మరియు అవి సాధారణంగా కుటుంబాలకు అనుకూలంగా ఉంటాయి అపార్ట్మెంట్లు ఈ అపార్ట్మెంట్లు రాజమండ్రి కోదాడ వంటి పెద్ద పట్టణాలలో కనిపిస్తాయి అవి సాధారణంగా సరసమైనవి మరియు అవి ఒంటరి వ్యక్తులు లేదా చిన్న కుటుంబాలకు అనుకూలంగా ఉంటాయి ఈ ఎంపికలు జిల్లా మొత్తం మీద గృహ అవకాశాలను మరియు స్థిరాస్తి పోకడలను వివిధ రకాలుగా ప్రతిబింబిస్తాయి వ్యక్తిగత విల్లాల డిమాండ్ పెరుగుతున్నందున ఈ రకమైన గృహాల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి సాంప్రదాయక విల్లా డిమాండ్ కూడా పెరుగుతుంది కానీ ఈ రకమైన గృహాల ధరలు సాధారణంగా స్థిరంగా ఉంటాయి అపార్ట్మెంట్లు డిమాండ్ కూడా పెరుగుతుంది మరియు ఈ రకమైన గృహాల ధరలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి ఒక చిన్న ఇంటికి అద్దె సాధారణంగా నెలకు ఐదువేలు నుండి పదివేలు మధ్య ఉంటుంది అయితే డిమాండ్ మరియు స్థానం ఆధారంగా ఈ ధరలు మారవచ్చు చదువుకోడానికి ఉద్యోగానికి వచ్చే వారికి కోనసీమ జిల్లాలో సరిపడ గృహ ఎంపికలు ఉన్నాయి రాజమండ్రి కోదాడ వంటి పెద్ద పట్టణాలలో వివిధ రకాల గృహాలు అందుబాటులో ఉన్నాయి అవి వివిధ బడ్జెట్లకు అనుకూలంగా ఉంటాయి కోనసీమ జిల్లాలో గృహ గృహ విప్పణి బలంగా ఉంది డిమాండ్ పెరుగుతున్నందున ధరలు కూడా పెరుగుతున్నాయి ఈ పోకడలు రాబోయే సంవత్సరాలలో కొనకాగే కొనసాగే అవకాశం ఉంది